నమస్కారమండి ఆ ఏంటండి ఇలా వచ్చారు మీరు చెప్పండి

ఆహా అవునండి అంటే మీరు ఇప్పుడు ఎవరిదైనా అంటే యూట్యూబ్ లాంటి వీటిల్లో వీడియోలు చేస్తారండి మీరు ఆ అంటే మీరు ఏమైనా పుస్తకం ప్రచురిస్తున్నారా లేదా మాములుగా తెలుసుకోవడం కోసమేనా ఆహా తెలుసుకుంటున్నారా అయితే అంటే ఇక్కడ కళలు అంటే చాలానే ఉన్నాయండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే వాటిలో కొన్ని కళలు అంటే కూచిపూడి ఒకటండి అంటే ఇది న నృత్యం అన్నమాట నాట్యం చేస్తారు కదా అది నృత్యాలలో కూచిపూడి ఒకటి లంబాడీ నాట్యం ఒకటి అవి ఉంటాయండి అలా కాకుండా ఇంకా కొన్ని కళలంటే ఇంకా కలంకారి చిత్రకళ అని ఒకటి ఉంటుందండి అదోకటి బంజారా నీడిల్ క్రాఫ్ట్ అంటే ఇది సూదితో క్రాఫ్టింగ్ చేస్తారండి అదొకటి దుర్గి రాతికళ ఇలాగా వీణ తయారు చెయ్యడం బిద్రి కళ ఇలాగా చాలా అంటే చీరలు కూడా ఆంధ్రాలో చాలా ప్రసిద్ధిగానే చేస్తూ ఉంటారండి ఇలాగా చాలానే ఉన్నాయి మంగళగిరిలో అయితే చేనేత వస్త్రాలు ఉప్పాడ చీరలు ఇలాగ చాల ప్రసిద్ది గాంచినవి చాలానే ఉన్నాయి అయితే ఇక్కడ మీకు చెప్పిన ఇన్నింటిలో కొన్ని ప్రసిద్ది గాంచిన వాటి గురించి అయితే నాకు కొన్ని తెలుసు వాటి గురించి కూచిపూడి నృత్యం అని చెప్పాను కదా అండి ఇందాక అదేంటంటే కూచిపూడి నృత్యం అనేది తెలుగు నాట్యకళల్లో చాలా ప్రసిద్ధమైనదండి అది ఇది శృంగార భక్తి యుద్దం హాస్యం వంటి వివిధ రకాల కథలని తెలియజేస్తుందండి ఈ నృత్యం భారతనాట్య శాస్త్రం ఆధారంగా ఉంటుందండి కాని దీన్ని కొంత ప్రత్యేకమైన శైలిలో కలిగి ఉంటుంది అంటే మొత్తం ఇలాగా భరత నాట్యం విధంగానే కాకుండా దీనికి కూడా ఒకటంటూ ఒక శైలి ఉంటుందండి దానికి కూడా కొంత ప్రత్యేకత ఉంటుందన్నమాట అలాగే లంబాడీ నృత్యం లంబాడీ నృత్యం అనేది గిరిజనులు చేస్తారండి వాళ్ళ సంప్రదాయ నృత్యం అన్నమాట ఇది ప్రకృతి ప్రేమ జీవితం యొక్క ఆనందాన్ని వ్యక్త పరచడానికి అంటే వాళ్ళు ఎక్కువ అడవిలో ఉంటారు కాబట్టి ప్రకృతి గురించి తెలియజేయడానికి ఈ నాట్యం చేస్తారన్నమాట ఈ నృత్యం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అంతే కాకుండా ఇదీ అంతే కాకుండా ఇంకా ఈ నృత్యాలే కాకుండా ఇందాక చెప్పాను కదండి చిత్రకళా అని దాన్ని కలంకారి చిత్రకళ అని అంటారండి కలంకారి చిత్రకళ అనేది తెలుగు నాట్య కళల్లో మరొక ప్రసిద్ది కళ అన్నమాట అంటే ఇది అద్బుతమైన రంగులతో కూడిన రంగు రంగుల చిత్రాలను చేస్తారన్నమాట అంటే రంగులు వాడి మంచి చిత్రాలను చేస్తారు ఈ చిత్రకళ ధర్మవరం వెంకటగిరి మంగళగిరి వంటి ప్రాంతాల్లో చాలా ప్రసిద్దయినది అన్నమాట అదండి గుంటూరు అటుండే కదా వెంకటగిరి మంగళగిరి అటండి ఇంకా ఆంటే మేము ఉండేది ఇక్కడే కాబట్టి ఇలాంటివి తెలుసుకోవాలి కదండి అంటే మాములుగా మాట్లాడుకుంటుంటాం కదండి మామూలుగా తెలుసుకుంటూ ఉంటాం కదండి సరేనండి ఆ సరేనండి